పిల్లలు మొబైలు టీవీలు వంటి టెక్నాలజీలు వాడటం వల్లన వాళ్ళకి చదువుపరంగా ఆసక్తి తగ్గిపోవడము మరియు ఫోన్స్ వాడ్డం వల్లన వాళ్ళకాసక్తి చదువు మీద లేకపోవడము మరియు వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి చాలా తీవ్రంగా అయిపోవడము లాంటివి ఈ రోజుల్లో చాలా జరుగుతున్నాయి కాబట్టి పిల్లలకి మనము ఫోన్సు మరియు టీవీలు ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది వాళ్ళ యొక్క ఐ ప్రభావం తగ్గిపోవడం వంటివి మరియు వాళ్ళకి చదువు మీద కాన్సన్ట్రేషన్ పోవడం వంటివి ఈ రోజుల్లో పిల్లల్కి చాలా జరుగుతున్నాయి అదిగాక పిల్లలు ఎక్కువ ఫోన్స్కి అట్రాక్ట్ అయిపోవడం లాంటివి మరియు అలాంటి టెక్నాలజీల్కి పిల్లల్ని చాలా దూరంగా ఉంచితే వాళ్ళకి వాళ్ళ మానసిక శరీ శారీరక ప్రభావాల నుంచి చాలా మనం సేవ్ చేసినట్లు అవ్ అవుతుంది కాబట్టి మనము మొబైల్స్ని టీవీస్ని ఎక్కువగా పిల్లల్కి చూపించకపోవడం చాలా మంచిది దానివల్ల వాళ్ళ ఆరోగ్యాలు మరియు జీవితాలు భవిష్యత్తులో ఎంతో బాగుంటాయి